హాయ్ హలో ఇక్కడా తిరుపతిలో ఇష్టమైన ఆహారం ఏమిటో ఎక్కువగా ఇటు సైడు ఏ ఆహారం ఇష్టపడతారో మీరు నాకు కొంచెం తెలియజేయగలతారా అలాగే జొమాటో స్విగ్గీ లేదా ఆఫ్లైన్ మీదైనా ఏదైనా స్థానిక రెస్టారెంట్లు ఏదైనా ఏ రెస్టారెంట్ నుంచి ఏ ఏ జోమాటో లేదా స్విగ్గీ లేదా ఇంకొన్ని యాప్స్ నుంచి ఆర్డర్సు ఐటమ్స్ బాగా ఇష్టంగా తింటారో నాకు మీరు తెలియ చేయండి అలాగే నాకు ఒక మంచి ఆహారం రుచికరమైన ఆహారం అందరికీ నచ్చేలాగా నా స్నేహితులకి అలాగే మా ఫ్రెండ్స్ నా మా రిలేటివ్స్కి బంధువులకి మా పేరెంట్స్కి నచ్చేలాగా ఒక మంచి వంటకం నాకు కావాలి మీరు ఏదైనా ఆహారం నాకు తెచ్చివ్వగలుగుతారని నేను ఆశిస్తున్నాను అలాగే తీపి వంటకంకి వస్తే బూందీ కేసరి అలాగే బాదూ కాజు బాదం కాజు ఇలా స్వీటు నాకు ఎక్కువ శాతంలో స్వీట్ కాకుండా తక్కువ శాతంలో స్వీటు స్వీట్ ఉన్న పదార్థాలు నాకు ఆర్డర్ కావాలి ఆర్డర్ పెట్టాలని అనుకుంటున్నాను అలాగే మటన్ బిర్యానీ ఇంకా ఫ్యాన్సిస్ స్క్రబ్స్ ఇలాగా కొన్ని మసాలా ఐటమ్స్ కూడా నేను తీసుకోవాలి అనుకుంటున్నాను వాటిలో ఎక్కువ మసాలా లేకుండా అలాగే కారం కారం ఎక్కువ లేకుండా ఆయిల్ ఎక్కువ లేకుండా తగినంత మాత్రంలోనే వేడిగా అంటే రుచికరంగా ఉండే ఆహార పదార్థాలను నేను తీసుకోవాలని అనుకుంటున్నాను ఎక్కడా ఎక్కడ మంచి రెస్టారెంట్లో ఆహారం దొరుకుతుందో లేక జోమాటోలో అయినా స్విగ్గీలోనా దేనిలో మంచి ఆహారం నేను కోరుకున్న ఆహారం స్వీటు అలాగే బిర్యానీ అలాంటివి దొరుకుతాయో మీరు నాకు తెలియజేస్తారని మీకు చెప్తున్నాను త్వరగా నాకు తెలియచేయండి థ్యాంక్స్